వనరుల కొరత అనేది నీరు ఆహారం ఇంధనం భూమి మరియు ఇతర సహజ వనరుల కొరతకు సంబంధించిన ఒక ప్రపంచ సమస్య ఇది మానవ సమాజానికి ఆర్థిక వ్యవస్థకు మరియు పర్యావరణానికి తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఆకలి మరియు పౌష్టిక ఆహార లోపం ప్రపంచ జనాభా పెరుగుదలతో పాటు వ్యవసాయ ఉత్పత్తి తగ్గిపోవడం భూమి క్షీణత వల్ల ఆహార కొరత పెరుగుతోంది చిన్న పిల్లల మరియు గర్భిణీ మహిళల పోషక ఆహారంలో లోపంతో బాధపడుతారు ఆకలితో ఉన్న సమాజాల్లో అభివృద్ధి రేటు తగ్గిపోతుంది విద్య మరియు ఆరోగ్య వ్యవస్థలు దెబ్బతింటాయి నీటి కొరత ప్రభావం పరిశుభ్రమైన తాగునీరు లభించక పోవడం వల్ల డీహైడ్రేషన్ కిడ్నీ సమస్యలు మరియు ఇతర ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి వ్యవసాయంలో నీటి కొరత వల్ల పంట దిగుబడులు తగ్గిపోతాయి ఆహార ఉత్పత్తికి దెబ్బ తగులుతోంది నీటి లేమి ఉన్న ప్రాంతాల్లో ప్రజలు పొడవుగా ప్రయాణించాల్సి వస్తుంది ఇది వారి జీవన నాణ్యతను దెబ్బతీస్తుంది పెట్రోలియం ఉత్పత్తుల కొరత పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరత వల్ల ధరలు పెరుగుతాయి ఇది సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పెంచుతుంది ఖర్చులు పెరగడంతో వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి దేశీయ మరియు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది విద్యుత్ కొరత విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల పరిశ్రమలు మూసివేయబడతాయి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి విద్యార్థులపై ప్రభావం పడుతుంది విద్యను కొనసాగించడానికి తగిన వనరులు ఉండవు టెక్నాలజీ ఆధారిత వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోతాయి భూమి కొరత ప్రభావం వ్యవసాయం భూమి తగ్గిపోవడం పట్టణీకరణ పారిశ్రామికీకరణ వల్ల వ్యవసాయ భూమి తగ్గిపోతుంది భూమి లభ్యత తగ్గిపోవడం వల్ల పండించే విధానాలు మారిపోతాయి ఇది ఆహార భద్రతను దెబ్బతీస్తుంది నివాస భూమి జనాభా పెరుగుదలతో భూమి కొరత పెరిగి ఇళ్ళ ధరలు పెరుగుతాయి పేద ప్రజలు స్లమ్ ఏరియాల్లో నివాసం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నగరాల్లో ట్రాఫిక్ కాలుష్యం మరియు సౌపల్య సేవలు కొరత ఏర్పడుతుంది పర్యావరణ మార్పులు మరియు వనరుల కొరత అడవులు తగ్గుదల చెట్ల తొలగింపు వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది కార్బన్ డయాక్సైడ్ శోషణ తగ్గిపోవడంతో గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది కాలుష్యం పెరుగుదల నీటి వనరుల కొరత వల్ల తాగునీరు కాలుష్యం అవుతుంది గాలి కాలుష్యం పెరగడం వల్ల ఊపిరితిత్తులు సమస్యలు హార్ట్ ఎటాక్ మరియు క్యాన్సర్ వంటి వ్యాధులు పెరుగుతాయి పేదరికం పెరుగుదల వనరుల కొరత వల్ల ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి ఇది పేదరికాన్ని పెంచుతుంది పేదరికం పెరగడం వల్ల ఆకలి అనారోగ్యం మరియు మరణాల సంఖ్య పెరుగుతుంది రాజకీయం మరియు భద్రత సమస్యలు వనరుల కోసం దేశాల మధ్య వివాదాలు తలెత్తుతాయి ఇది యుద్ధాలకు వ్యవసాయ భూమి కోసం తీవ్ర పోటీ పెరుగుతుంది నీటి సంరక్షణ వృథాగా నీటిని వాడకుండా జాగ్రత్త తీసుకోవాలి వర్షపు నీటి సంరక్షణ ప్రోత్సహించాలి పారిశ్రామిక నీటిని పునర్వినియోగం చేయడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించవచ్చు పునరుత్పాదక ఇంధనం వాడకం సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీ హైడ్రా పవర్ వంటి వాటిని ఎక్కువగా వినియోగించాలి జీవ ఇంధనాలను ఉపయోగించడం ద్వారా పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించవచ్చు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి తక్కువ నీటితో పండించే పంటలను పెంచడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించవచ్చు టీకాలు మా ప్రాంతంలో అందుబాటులో ఉంటాయి